బైక్ నిర్వహణను ఎలా నిర్వహిస్తారు అంటే నేను నా బైక్ని చాలా బాగా చూసుకుంటాను ప్రతి నెల దానికి ప్రతి నెల కాదు ప్రతీ కొన్ని నెలలకి ప్రతి కొన్ని నెలలకి ప్రతి కొన్ని నెలలకి దానికి ఒక ఇంజన్ ఆయిల్ అనేది మార్పిస్తు ఉంటాను సర్వీస్ అనేది చేయిస్తు ఉంటాను అండ్ ఏమన్నా ఫిట్టింగ్ లూజ్ ఉంటే ఫిట్టింగ్ చేయిస్తు ఉంటాను ఏమన్నా స్పేర్ పార్ట్స్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే అవి కూడా నేను మార్పిస్తు ఉంటాను మీరు దాని రంగు మరియు ఛాయ మెరుగు కోసం ఏదైనా ప్రత్యేకమైన లేదా ద్రవాన్ని ఉపయోగిస్తారా అంటే నేను దాని రంగు మెరుపు కోసం అయితే అటు నేను ఎటువంటి అయితే ధృవకర ద్రవాన్ని అయితే వాడను కానీ వాటర్ వాష్కు అనేది ఇస్తాను ఆ వాటర్ వాష్లో వాళ్లు ఏమి చేస్తారు అంటే వాటర్ ఫోర్స్తో కొడతారు ఎక్కడైనా దుమ్ము బురద ఇలాంటివి ఏమన్నా గట్టిగా అయిపోయినా ఏమంటారు దాన్ని గట్టిగా అయిపోయిన పదార్థాలు ఏమన్నా బురదా మట్టి ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆ ఫోర్స్కి మొత్తం క్లీన్ అయిపోతాయి అలాగే షాంపు అనేది వాడతారు ఇంకా లేదంటే ఫోమ్ అనేది వాడతారు ఆ ఫోమ్తో కడిగితే కొద్దిగా ఉన్న జిడ్డు మొత్తం జిడ్డు అంటే మరక మొత్తం పోతుంది ఇట్లా దాని వాటర్ వాష్కి ఇస్తే మొత్తం వాళ్లు చేసి ఇస్తారు మీ బైక్ నిర్వహణ దినచర్య గురించి మాకు చెప్పండి ఏముంటుంది దినచర్య అంటే ఏ పని ఉన్నా ఎక్కడికి వెళ్ళాలి అన్నా బైక్ని వాడతాము బైక్లో తిరుగుతాము బైక్లో పెట్రోల్ కొట్టిస్తాము బైక్లో తిరుగుతాము పెట్రోల్ అయిపోయే వరకు పెట్రోల్ అయిపోయినాక మళ్ళీ బైక్లో తిరుగుతాం పెట్రోల్ కొటిచ్చి బైక్లో తిరుగుతాం